మేము శ్రీకాకుళంకి టూర్ టూర్కి వద్దామని ప్లాన్ చేసుకున్నాము అంటే మేము ఎట్వంట్ ఏ సీజన్ టైమ్లో వస్తే బెస్టు అంటే సమ్మర్ టైం బెస్టా వింటర్ టైం బెస్టా రైన్ సీజన్ రైనీ టైం రైన్ సీజన్ బెస్టా రైన్ సీజన్ ఎందుకంటే లైక్ ఇట్లా ఏమైనా వాటర్ ఫాల్స్ చూడడానికి రైనీ సీజన్ అయితే ఇట్ల వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇట్లా అనిపించడానికి వాటర్ ఫాల్స్ వస్తాయి అన్నట్టుగా ఏమైన ఉన్నయా లేదా సమ్మర్ ఏ సమ్మర్ టైంలో వచ్చేసి ఏదైన స్పెసిఫిక్గ్గా సమ్మర్లో ఇట్లేమైన బ్రహ్మోత్సవాలు ఇట్ల జరుగుతాయి శ్రీకాకుళంలో అనన్నటివి ఏమైన ఉన్నయా వింటర్లో

అకా అకామ్ అకామిడేషన్ అంటే వస్తే మేము మాకు ఉండడానికి హోటల్స్ అవి ఇవీ అవైలబుల్లో ఉంటాయి కదా అందుబాటులో దగ్గర్లో

ఓ

ఆ

ఆ ఓకే ఆ మరి ఒకవేళ సపోజ్గా ర్ వా వర్షం వాటర్ ఫాల్స్ చూడాల్సిన అవసరం లేదు వేరే సైడ్ చూస్తాం వాటర్ ఫాల్స్ అని అనుకుంటే విన్ చలికాలం ఓకేనా పర్లేదా చలికాలం వచ్చేసి వెదర్ అనేది కూల్ కూల్గా డే నైట్ అయితే బాగా కూల్గుంటుంది డే టైమ్లో వచ్చేసి చాలా హాట్గా ఉన్ ఉంటుందా లేకపోతె డే కూడా మొత్తం కూల్గానే ఉంటుందా

ఓకే కొండల కొండల ప్రాంతం వల్లా అది ప్లాన్ చేసుకుంటాము రావడానికి

ట్రైన్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి మేము డిసైడ్ అవుతాం డిసైడై మళ్ళీ చెప్తాం మీకు థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి ఆ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి